హలో చెప్పండి సార్ అవును బ్యాంకు మేనేజరే లోన్ ఇస్తాము ఏం లోన్ కావాలి మీకు ఉండాది లేడీస్ కోసం స్కీమ్స్ ఉన్నాయి బిజినెస్ స్టార్ట్అప్ బిజినెస్ కోసం ఓకే కంప్యూటర్ ఓకే ఎన్ని కంప్యూటర్స్ పెట్టాలి ఏమన్నా ఐడియా ఉందా ఓకే

ఓకే ఇది వచ్చేసి లోన్ అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తాము ఇంటరెస్ట్ వచ్చేసి లేడీస్ కాబట్టి అది స్కీం గవర్నమెంట్ స్కీం కాబట్టి టూ పెర్సెంట్ ఇంట్రెస్టు

చెప్పండి చెప్పండి చెప్పండి అవును కరెక్ట్గా కట్టాలి మీరు మంత్లీ కట్టాలి అనుకో ఒకవేళ సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ అనుకో మీరు కట్టాల్సిన అవసరం కట్టిన అంత మళ్ళీ మీకే వచ్చేస్తుంది మంత్లీ కడితేనే కట్టకుండా గమ్మున అయిపోయారనుకో మళ్ళీ గవర్నమెంట్తో మీకు కట్ట కట్టలేదు అనుకో మళ్ళీ మేము వచ్చి మీ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది కట్టలేదంటే కంప్యూటర్ సెంటర్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అమౌంట్ కట్టలేదంటే ఓకే ఏదన్నా పెట్టుకోండి మీకు ఆన్లైన్ సెంటర్కి ఏమన్నా పెట్టండి మొత్తం వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంతే వచ్చుది దానికి అమౌంటు ఇంకా వేరే వేరే బిసినెస్ బిజినెస్ సపరేట్ అయితే దానికి ఇస్తారు ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ అలా ఇస్తారు టైప్ రైటింగ్ ఓకే ఇది వన్ ల్యాక్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇస్తారు కంపల్సరీ టైప్ రైటింగ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది అంతే ఓకే అది కూడా పెట్టచ్చు దానికి దగ్గర దగ్గర టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇస్తాము పేపర్ కంపెనీ దానికి ఇంటరెస్ట్ వచ్చేసి త్రీ పెర్సెంట్ వన్ ల్యాక్ వరకు ఇస్తాము దానికి

వన్ పాయింట్ ఫైవ్ పెర్సెంట్ బిల్ అంత మీరు కట్టుకోవాలి అవి ఏమి మాకు సంబంధం లేదు మేము లోన్ ఇస్తాము లోన్ అప్రూవల్ చేయిస్తాము మంత్లీ ఇంటరెస్ట్ కట్టాల్సింది అంతే ఓకే ఓకే థ్యాంక్ యు